నా మిత్రుడు వచ్చేసరికి పట్టు చీరలను నేస్తారు వాళ్ళ నాన్న వచ్చేసరికి పట్టుచీర లు నెస్తా నేస్తారు అలా నేసేటప్పుడు ఒక రోజు నేను నా మిత్రుడు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న ఆ యొక్క పట్టు చీరలు నేసేది చూసి నాకెంతో సంతోషాన్ని కలిగించింది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది అదేవిధంగా అలా ఒక చీరని నేను రున్నేటప్పుడు ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది అలా నా నా మిత్రుడు వాళ్ళ నాన్న వచ్చేసరికి పట్టు నేసే నేసేటప్పుడు నేను ఒక పట్టు చీరను నేస్తే ఎలా ఉంటుందని ఒక ప్రశ్న వచ్చింది అందుచేత నా ఆశ నెరవేర్చడానికి నేను దగ్గర దగ్గర ఒక నెలపాటు ఆ వేచి ఉన్నాను నా మిత్రుడు ఆ నా మిత్రుడు కూడా పట్టుచీరను నేస్తారు వారు నేసేటప్పుడు ఎంతో ఆనందాన్నికలిగిస్తుంది ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది వాళ్ళు పట్టుచీరలు నేసేటప్పుడు వాళ్ళు ఉపయోగించే పరికరాలు ఎంతో పూర్వ పూర్వకాలం నుంచి ఆచరిస్తే ఆచరిస్తూ వచ్చే వస్తువులాగా ఉంటాయి యంత్రాలు లాగా ప్రస్తుతం ప్రస్తుతం ఉపయోగించే యంత్రాలు అలాంటివి ఏవీ ఉండదు అప్పటినుండి పూర్వకాలం నుండి పంతొమ్మిది వందల అరవైకి ముందు ఏమి ఎలా ఉపయోగిస్తున్నారో పట్టుచీరలు నేయడానికి అటువంటి సామాగ్రిని ఇప్పటికీ ఉపయోగించి ఒక మంచి పట్టు చీరని ఇస్తున్నారు అంతేకాకుండా వారు నేసేటప్పుడు ప్రతి ఒక్క ఆకారాన్ని ఎలా రావాలని ఆలోచించి చేస్తుంటారు అందుచేత ఆ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు ఎలా నేస్తున్నారు ఎ ఎక్కడ ఎలాంటి మార్పులు చేస్తున్నారని చూసి వాటిని నేను నేయాలని నేను మొదలు పెట్టాను నేను మొదటగా చేసేటప్పుడు ఎక్కువగా కష్టాన్ని కలిగించింది కానీ నేను దాన్ని సంతోషంగా చేసేటప్పుడు నా వల్ల అవుతుంది అని నామీద ఒక నమ్మకంతో చేయడం వల్ల చివరికి నేను ఒక పట్టుచీరను నేసాను నాకు నచ్చిన ఒక మంచి డిజైన్గా ఒక మంచి ఆకృతిలో దాని తీసుకువచ్చాను కానీ నాకన్నా నా మిత్రుడు వాళ్ళ నాన్నవచ్చేసరికి ఎప్పటినుండో చేయడం వల్ల వాళ్ళు నాకన్నా ఒక మంచి విషయాన్ని ఒక మంచి చీరను నేసారు వాళ్ళు దానిని చూసినప్పుడు నాకెంతో ఆనందాన్ని కలిగించింది అలా నేను ఒక చీరను నేసినప్పుడు నేను నేసాను కానీ నా ప్రతి ఒక్కరికి మనం కొత్తగా ఒక విషయం చేసేదానికన్నా ఎప్పటినుండో ఒక మనిషి చేసేటప్పుడు వాళ్ళు చేసిన విషయానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది అందుకే ప్రతి ఒక్క విషయాన్ని చేయాలనుకున్నప్పుడు వాటి మీద పట్టుదలతో చేసినప్పుడు ఏ విషయం అయినా చేయగలము